అలో నాయినా మీరూ కంపెనీ ఓళ్ళేనా ఆంధ్ర సాన్టరీ స్టోరంట అట్టా కంప్నీ కావాలి నాయినా మేము కొత్తగా ఇల్లు కట్టినామూ గృహ ప్రవేశం చేయాలా కింద మంచి మాడలూ బాగా స్టోరూ బాగుండాలి చూడడానికి అయ్యి నీళ్ళు వచ్చి పైపులు కూడా బాగుండాలా అన్నీ బాగుండాలా మంచి కంపెనీ త్యాండి మీరు మీతో కూడా ఒక ఇద్దరి పిలుచుకు రండి రేపు ఎళ్ళుండిలో అయిపోవాలి మంచి మాడల్ తెండి నాయినా మంచి మాడల్ తేవాలా బాగుండాలా నీళ్ళు బాగా రావాలి చూసేదానికి బాగుండాలా సరే నయినా మీతో కూడా ఇద్దరు పిలుచుకురండి రేపు ఎల్లుండిలో అయిపోవాలి తొందరగా ఇంట్లోకి పొయ్యేది గృహప్రవేశం ఉన్నది ఇంకేమీ తొందరగా సరే నాయినా